మా ఊరిలో పెళ్లిళ్లు నిశ్చయించాడానికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మొదటి సమావేశంలో పెళ్లి నిశ్చయించడం చేయడానికి మొదటి దశ రెండు కుటుంబాల మధ్య మొదటి సమావేశం ఈ సమావేశాన్ని అడగడం అని పిలుస్తారు కుర్రాడి కుటుంబం కుర్రాడిని చూడటానికి మరియు అతని కుటుంబాన్ని కలుసుకోవడానికి కుర్రాడి అమ్మాయి కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది ఈ సమావేశంలో రెండు కుటుంబాలు ఒకదానికి ఒకటి తెలుసుకోవడానికి మరియు పెళ్లి గురించి చర్చించడానికి సమయం కేటాయిస్తాయి అడగడం అడగడం అనేది ఒక సాంప్రదాయక పద్ధతి దీనిలో కుర్రాడి కుటుంబం కుర్రాడి అమ్మాయి కుటుంబం నుండి అతని కుర్రాడిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి కోరుతుంది కుర్రాడి కుటుంబం ఒక పూలమాలను మరియు కొన్ని కానుకలను కుర్రాడి అమ్మాయి కుటుంబానికి తీసుకవస్తుంది కుర్రాడి అమ్మాయి కుటుంబం ఈ ప్రతిపాదన అంగీకరిస్తే వారు ఈ కుర్రాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తారు రెండొవ సమావేశంలో అడగడం సానుకూలంగా పరిష్కరరితమైతే రెండు కుటుంబాలు రెండవ సమావేశాన్ని నిర్వహిస్తాయి ఈ సమావేశంలో వారు పెళ్లి యొక్క వివరాలను చర్చిస్తారు వీటిలో పెళ్లి తేదీ మరియు సమయం పెళ్లి వేడుక వధువు మరియు వరుడు కుటుంబాల నుండి అతిధుల జాబితా పెళ్లి ఖర్చులు పెళ్లి పెళ్లి తేదీ మరియు సమయం ఒప్పించడం ఒప్పించబడిన తర్వాత పెళ్లి కో పెళ్లి వేడుకను నిర్వహిస్తారు పెళ్లి వేడుక అనేది ఒక ముఖ్యమైన సంఘటన ఇది రెండు కుటుంబాలను కలిపి ఉంచుతుంది నా ఊరిలో పెళ్లిళ్లు ఎలా నిశ్చయిస్తారు అంటే నా ఊరిలో పెళ్ళిళ్ళు నిశ్చయించడానికి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి ఈ సంప్రదాయాలు కాలక్రమేనా మారుతున్నాయి కాని ఇవి ఇప్పటికి చాలా ముఖ్యమైనవి కుటుంబాలు రెండు ఒకలకు సరైన జంటగా ఉండేలా ఈ సంప్రదాయాలు సహాయపడుతున్నాయి